నేను మా ఇంటి నుండి రైల్వేస్టేషన్కి వెళ్ళడానికి ఓలా ద్వారా ఆటోని బుక్ చేసుకున్నాను కొంత సమయానికి ఆటో నా ఇంటికి వచ్చింది నేను తొందరగా వెళ్ళమని ఆ డ్రైవర్ని అడిగాను నా ట్రైన్ టైం అయింది నువ్వు త్వరగా వెళ్ళాలి అని అడిగాను అతను బాగా స్పందించి నన్ను తీసుకెళ్ళి రైల్వేస్టేషన్లో దింపాడు